హలో ఎవరండి

చార్మినార్ ఆ కార్ గైడ్ అంటే ఆ ఆ రేటు చాలా అవుతుంది సార్ సరే సరే తిరగడానికి ఏమన్నా ప్రదేశాలు చెప్తాను ఉండండి సార్ ఆ డేది ఛార్మినార్ గోల్కొండ టెంపుల్ బాలాజి టెంపుల్ జూ పార్కు ట్యాంక్ బండ హుసైన్ సా హుసైన్ ట్యాంక్ బండ్ హై కోర్టు హైకోర్టు అదేండి గోల్కొండ చెప్పా కదా హైకోర్టు గోల్కొండ ఛార్మినారు బిల్లా బిర్లా టెంపుల్ అఅఅఅఅ ఎంఎల్ఏ ఓ ఎంఎల్ఏ క్వార్టర్సు జూబిలీ హిల్స్ బంజారా హిల్స్ ఫిల్మ్ నగర్

రామోజీ ఫిల్మ్ సిటీ చూపిస్తాం రామోజీ ఫిల్మ్ సిటీ కూడా చుపిస్తాము ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అది చాలా మ్మ్ కోటి సెంటర్ తీసుకెళ్తాము కానాజి భైజనికి తీసుకెళ్తాము అవీ చూపిస్తాం గైడ్ పెడదాం గైడ్ గైడ్ గైడ్ పెడతాం గైడ్కి కూడా ఎందువల్ వచ్చింది అన్నీ అలాగే చుపిస్తాము మొత్తం

ఎెంత మంది మీరు అరవై యాభై ఆ ఆ మరి భోజనాలో భోజనాలు కావాలి కదా మీకు మరి అది అదే

ఆ బిర్యానీ అన్ని దొరుకుతాయి ఆ ఆ కబాబ్ మటుకు బాగుంటుంది కబాబ్ కబాబ్ ఆ సెంటర్ కబాబ్ చెప్తాం సరే ఓకే

ఓకే సార్ ఓకే నమ్మ